మన ఉత్తర భారతదేశంలో అలాగే దక్షిణ భారతదేశంలో మధ్య ప్రధాన సంస్కృతి భేదాలు ఏంటంటే ఇప్పుడు మనం దక్షిణ భారతదేశంలో అయితే ఎలా ఉంటుంది అంటే మనం ప్రతిది ఒక సంస్కారం కానీ ఒక పెళ్ళి చేసుకున్న ఒక భాష కానీ ఒక ఆహారం కానీ ఇలాంటివి ఏమి తీసుకున్న దక్షిణ భారతంలో ఉన్నవాళ్ళు ఉత్తర భారతదేశంలో ఉండలేరు ఎందుకంటే ఉత్తర భారతదేశం కొంచెం ఫారిన్ కల్చర్ అనేది ఉంటుంది దక్షిణ భారతదేశంలో ఏంటంటే మనకి అంత ట్రెడిషనల్గా అంటే పాత పద్ధతులు ఎక్కువగా ఉపయోగిస్తారు ఉత్తర భారతదేశంలో ఏంటంటే అంతా ఫారిన్ కల్చర్ ఉండటం వల్ల మన మన దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా అక్కడ ఉండటానికి ఇష్టపడరు కానీ అక్కడ కూడా బాగా ఉంటుంది కాకపోతే మనం పెళ్ళి చేసుకునే విధానం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే విధానం వాతావరణం కూడా మనకి వర్షాకాలంలో వర్షాలు పడతాయి అది కూడా మనకి ఎంత పడాలో అంతే పడతాయి కానీ దక్షిణ భారతదేశంలో ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటే మొత్తానికి ఎండ ఎక్కువ ఉంటుంది అలాగే వర్షాలు ఎక్కువ పడితే వర్షాలు ఎక్కువ పడతాయి ఇలాగే చాలా చోట్ల అలా జరుగుతు ఉంటాయి అన్నమాట మనం ఎక్కువ ఆహారంలో ఇబ్బంది పడతాం దక్షిణ భారతదేశంలో సారీ ఈ ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో అలా ఉండదు ఎలాంటి ఎలాంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అయిన దక్షిణ భారతదేశంలో మాత్రం బాగా ఉంటారు ఆరోగ్యానికి కానీ భాషకి కానీ ఆహారం కానీ బట్టలు కానీ అన్నీ ఉత్తర భారతదేశంలో బట్టలు బట్టలు చాలా సులువుగా వస్తాయి అక్కడ అంతా తయారుచేసే విధానం అంతా బాగా ఉంటుంది ఉత్తర భారతదేశంలో మనము ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండడం కొంచం కష్టంగా ఉంటుంది